నమస్తే అండి నేను మీ షోరూంకి వచ్చి ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు చూపించిన ఈ ఫోన్ నాకు ఎంతగానో ఉపయోగపడింది ఈ ఫోన్ నేను చాలా రోజుల నుండి వాడుతున్నాను దీన్లో ఉండే యాప్స్ నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దీని వల్ల ఎటువంటి అంతరాయం నాకు ఎప్పుడు కలిగింది లేదు దీనిలో కెమెరా బాగా వర్క్ అవుతుంది ఫోటోలు తీసుకోవడానికి కాని వీడియోలు తీసుకోవడానికి కాని అవి పక్కన వారికి పంపించడం కాని చాలా క్లా క్లారిటీగా ఉన్నాయి మరియు ఫోన్ మాట్లాడ్డానికి కాని దేశ విదేశాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి కాని ఎటువంటి అంతరాయం లేదు ఈ ఫోన్ ద్వారానే నేను చాలా సాంకేతిక విషయాలు తెలుసుకున్నాను చాలా క్లాసెస్ కూడా వింటూ ఉన్నాను ఇది ఎప్పుడు కూడా హ్యాంగ్ అవ్వడం కాని లేదంటే ఛార్జింగ్ ఎక్కువ అవ్వడం కాని జరగలేదు సో ఈ ప్రోడక్ట్ నాకెంతో నచ్చింది దీని వల్ల చాలా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇటువంటి ప్రోడక్ట్ మళ్ళీ మార్కెట్లోకి వస్తే ఎప్పుడైనా నేను కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాను చాలా ధన్యవాదాలు ఈ ప్రోడక్ట్ నాకు ఇచ్చినందుకు ఈ ఫోన్ ఇంకా